ఎవరైనా ఉన్నారా నేను లంచ్ చేద్దామని వచ్చాను మేడమ్ నాన్ వెజ్ మేడమ్

మటన్ బిర్యానీ ఉందా మేడమ్ చికెన్ ధమ్ బిర్యానీ మటన్ బిర్యానీకి ఎంత మేడమ్ ఫోర్ ఫిఫ్టీ ఒకా టూ ప్లేట్స్ తెస్తారా మేడమ్ చికెన్ ధమ్ బిర్యానీ కాకుండా ఇంకా వేరే ఏమన్నా ఫేమస్ ఉన్నయా మేడమ్ ఓకే అయితే మటన్ బిర్యానీ ఒకటి తేవండి చికెన్ లాలీపాప్ ఒకటి తే మటన్ పీసులు ఎక్కువుండేటట్టు చూడండి కర్డ్ లేదా మేడమ్ ఒకా టూ లీటర్స్ తమ్స్ అప్ ఇవ్వండీ మేడమ్

అలాగే మటన్ బిర్యానీ ఘాటుగా ఉండేటట్టు చూసుకోండి

అట్లాగైతే చికెన్ బిర్యానీ తెండి చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ రేటెంత ధమ్ బిర్యానీ రేటెంత

ధమ్ బిర్యానీ కావాలండి